పుస్తకాలలోని పాత్రలు సంఘటనలు లేదా భావోద్వేగాలు మన వ్యక్తిగత అనుభవాలను ప్రతిభింజం ప్రతిబింబించవచ్చు సోనాలు యొక్క వేవ్ పుస్తకంలో రెండు వేల నాలుగు సునామిలో తన కుటుంబాన్ని కోల్పోయిన అనుభవాన్ని వివరించారు ఈ పుస్తకం ద్వారా పాటకులు తమ సొంత నష్టాలను గుర్తు చేసుకోవచ్చు ఈ పుస్తకంలో పేదరికం కుటుంబ సమస్యల వంటి అనుభవాలను వివరించారు ఇది పాటకులకు తమ బాల్యాన్ని గుర్తు చేయవచ్చు మన జీవిత అనుభవాలను కథలు చెప్పికోవడం ద్వారా మనం మన సొంత గుర్తింపును నిర్మించుకుంటాము ఈ ప్రక్రియ నెగిటివ్ ఐ ఐడెంటిటీని అంటారు నెగిటివ్ ఐడెంటిటీ అంటారు ఇది మన గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును కలిపి మన జీవిత కథను రూపొందిస్తుంది పుస్తకంలో వర్ణ వివక్షణ లేంగిక దాడి వంటి అనుభవాలను వివహించారు ఇది పాటకులకు తమ సొంత బాధనలను గుర్తు చేసుకోవచ్చు పుస్తకంలో గ్రామీణ జీవితాన్ని కుటుంబ అనుబంధాలను వివరించారు ఇది పాటుకలకు తమ సొంత గ్రామీణ అనుభవాలను గుర్తు చేయవచ్చును